హలో థిస్ ఇస్ డాక్టర్ చెప్ప చెప్పండి సార్ చెప్పండి

ఓకే ఆక్సిడెంటు ఎప్పుడు అయింది అంటే ఆక్సిడెంట్ అయిన తర్వాత మీకు కంటిన్యూస్గా మీకు నొప్పి లేస్తుందా బ్యాక్ పెయిన్

సో మీరు దాని తరువాత మరి ఎప్పుడైనా వేరే హాస్పిటల్కి కూడా వెళ్ళారా ఏమన్న మెడిసిన్స్ వాళ్ళు ఏమన్న ఇచ్చారా ఒకసారి మీరు మార్నింగ్ రేపు ఫ్రీ ఉంటే హాస్పిటల్కి రాగలుగుతారా మరి

రేపు మీరు ఎయిట్ ఓ క్లాక్కి వస్తే నేను అప్పుడు అవైలబుల్ ఉంటాను హాస్పిటల్లో యా నేను మెసేజ్ పంపుతాను మీకు దానికి క్విక్ మెసేజ్ ఫామ్ ఫిలప్ ఉంటుంది అది చేసేయండి ఓకే ఇలాంటిది ఇంతకముందు పాతది మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా ఒక హాస్పిటల్కి అక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చారో తీసుకోరండి మనం చెక్ చేద్దాం నో అవన్నీ ఏమి అవసరం లేదు అవి మేము ఒకసారి ఇక్కడకి వస్తే మీరు వచ్చినప్పుడు మేము ఇక్కడ చెక్ చేసి దాన్నిబట్టి చెప్తాం మీకు ఇక్కడ మన బంజరా హిల్స్లో ఉంది ఓకే నేను వాట్స్అప్ చేస్తాను ఓకే ఓకే